హలో సార్ సార్ ల్యాండ్ నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దామని అనుకున్నాను సార్ అసలు ఎక్కడ సార్ ఇప్పుడు మనది లోక ల్యాండ్ హైవేకేనా సార్ ఎంత అది సార్

సిటీకి దగ్గరనేనా హాస్పిటల్

ఇప్పుడు అమౌంట్

ఉంటారా మీరూ ఇప్పుడు రిజిస్ట్రేషన్ వర్క్ అయినాకనే అమౌంట్ ఇచ్చేసుకుంటాను మరి అదే సార్ రిజిస్ట్రేషన్ అయినాక అమౌంట్ ఇప్పుడు టోటల్ ఫినిష్ చేస్తాము మళ్ళీ ప్రాబ్లమ్స్ అదే సార్ అదే మళ్ళీ రిజిస్ట్రేషన్ కాకుంటే మళ్ళీ అమౌంట్ ఇస్తే ప్రాబ్లమ్ అవుతుంది కద ఇట్లా

రేపు టువల్ వరకు రాము సార్ ఈ సిద్ధిపే హైవే సిద్ధిపేట నుంచి హైదరాబాద్ ఎంట్రింగ్లో హైవే మీదనా హైవే మీనా కొంచెం సిటీకి దగ్గర ఉంటుందా ఓకే సార్ రేపు వస్తాను వచ్చి అక్కడికి వచ్చినాక కాల్ చేస్తాను ఓకే సార్